మీడియా అనేది ప్రపంచం ఏదైనా ప్రపంచంలోనున్న ఏ దేశానికైనా చాలా ముఖ్యమైన ముఖ్యమైన ముఖ్యమైన ఘట్టం చాలా వరకు చాలా మంది ఒక ప్రభుత్వానికి మూడే కళ్ళు అంటారు ఒకటి లెజిస్లేటివ్ ఎగ్జిక్యూటివ్ జ్యుడిషియరీ బట్ కానీ వాటితో పాటు ఇంకొక ఇంకొక ఇంకొక అవయవం కూడ ఉంది అదే మీడియా చాలా వరకు మీడియా ఈ ఈ ఇప్పటి ఇప్పటి కాలంలో చాలా వరకు మీడియా చాలా చాలా అంటే చాలా అసమానంగా ఉంది ఎందుకంటే వాటి వాటి పెదవులు దాటి ఏది కూడ మాట్లాడటం లేదు మీడియా అంగీకరణ దేశాల మధ్య వ్యతిరేకమైన వాడుకల సంఖ్య మూడు వర్గాలు ప్రముఖంగా ఉన్నాయి వీరిలో ఒకడు తెరియా తేలియాలని ఇది దేశంలో అన్ని విధాల ప్రజలకు ప్రస్తుతానికి దక్కింది ఈ సంఖ్య పెరిగిపోతుంది మరియు తీవ్రంగా అభివృద్ధి అవసరం ఉందని కనుగొని పోయింది ఇది మీడియాని వాడుకలను పూర్తిగా సృష్టించడానికి అవసరమైన ఏదో ఉందని అనేక కారణలతో అవగాహన చేస్తుంది మీడియా వాడుకలను సమాజంలో ప్రభావం ప్రారంభించడం జరగాలంటే ఇది అతి ముఖ్యమైన రంగాలు టెలివిజన్ రేడియో సామాజిక మీడియా ప్రింట్ మీడియా మరియు ఇంటర్నెట్ అనేవి ఇవి ఈ మీడియా వాడుకలు చాలా మంది సామాజిక నేతలను సమా సమాజ శాస్ర శాస్త్రాని విద్యార్ధులు ప్రజాసేవకులు మరియు ఇతర పేరును అనేక విధాలుగా పతి ప్రతిపాదించబడుతున్నాయి మీడియా సమాజంలో ప్రభావం ప్రస్తుతానికి కారణాలు ఖచ్చితంగా కలిగిన విషయాలు మీడియా అనేక విషయాలను ఖచ్చితంగా కలిగించే వాడుకలను అనుకరించడం జరగాలంటే ఆ విషయాలపై సమాజంలో ప్రభావం జరిగి సాదృశ్య పెరుగుతుంది ఈ ప్రక్రియలు టెవిలే టెలివిజన్ మరియు ఇంటర్నెట్ అక్షరమాలలు సృష్టించాయి నేతృత్వ మరియు మోడ మోడల్ యొక్క అమ్మ రాజీనామ మీడియాలో నటించిన నటులు నటులు మరియు నిర్దేశకులు సమాజంలో నేతృత్వాన్ని పసి ప్రదానిస్తున్నారు విర్యాంకంటపతి సమంతా సమంతా కోహ్లీ చిరంజీవి బాలయ్య రజని కోటి మరియు కొరటాల హీ హీరోయిన్లతో తమ చిత్రాను అందజేస్తున్నారు ఈ నాయకులు మరియు నాయికలు కొన్ని సంవత్సరాల మరియు నాయకులు సమర్పిస్తున్నాయి ప్రతీవ్యక్తి అంతర్జాలం వేగంగా వాడకునే ప్రభావం కొనసాగుతుంది సోషల్ మీడియా యొక్క ప్రభావం ఈ నేటి యువత మీద చాలావరకు ఉన్నాయి వాటి ఈ వాటివల్ల ఎంతోమంది జీవితాలు తారుమారు అయ్యేనో తారుమారు అయ్యాయో కూడా మనం ఈ గత కొంతకాలం నుంచి మనం గమనించవచ్చు సోషల్ మీడియా అంగీకరణ వ్యాపించినప్పుడు ప్రతీ ఒక్కరూ ఆ స్థానాలకు సన్ సప్రెషన్ చేస్తున్నాయి ఈ సమాజంలో అనేక రకాల మతాలను బోధిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనన ఇన్ఫర్మేషన్ విద్యార్ది పత్రిక గుహల్లో పాఠశాలకు సంబంధించి అధ్యయనం తెలిసినది సోషల్ మీడియా మార్గాలలో వాడుకల అనేక వార్తలను మతాలను చర్చలను విశ్లేషించి తమ తమ నిల్వడానికి ప్రభావ కారుణ్య అవసరం ఉంటాయి వికాసం కూడా అవుతుంది మీడియా మరియు ప్రకృతి స్వభావం అనేవి మాన మానవాన్ని వికాసం చేసే విద్యార్దులను ఆకర్షిస్తాయి అనేక విద్యార్దులు తమ సామాజిక సంబంధిత ప్రశ్నలు ప్రతీ కాలం బ్రేకింగ్ న్యూస్ విజ్ఞానం ఆరోగ్యం మరియు పర్యావరణ సూచిస్తున్నాయి సాహిత్యం కళాకారులకు గురించి కూడా మీడియా ఎంతోలా వేస్తుంది పుస్తకాలు చిత్రకారులు నాటకాలు సంగీతాలు మరియు ఇతర కళల సమాజంలో సాహిత్య కళ మరియు సాంస్కృతిక ప్రోత్సహిస్తున్నాయి ఈ రకాల కళలు చాలా సమయంగా సాహిత్య సాహిత్యమయంగా కనపడే సమయాల్లో మీడియా వాడుకలను ఇవెన్నో ప్రవర్తిస్తున్నాయి అర్ధశాస్త్రం మరియు బ్యాంకింగ్ ఈ ఈ రెండూ ఈ రెండూ రంగాలు కూడ మీడియా నుంచి ఎంతో ఉపయోగ ఎంతో లాభపడుతున్నాయి బ్యాంకులు ధరలు మరియు అనేక అర్దశాస్త్ర వార్తల మీడియా నిరంతరం ప్రకటిస్తూ ప్రకటిస్తున్నాయి ఈ ప్రకారం సమాజం ఆ ప్రశ్నని విశ్వసించడానికి తయారవుతుంది ఇటీవల ప్రజలు ఏదీ ఏవి నిజమైన వార్తలు ఏవి నిజమైన వార్తలు కావని తెలుసుకోవడం కూడా మీడియా ఎంతో ఉయోగపడుతుంది నేడు ఉన్న ఇప్పుడున్న ఇప్పుడున్న ఈ కాలంలో సా ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఇలాంటి ఎన్నో పత్రికలు ఉన్నాయి ఎన్నో మీడియా ఛానెళ్ళు ఎన్నో ఎన్నో సోషల్ మీడియా ఛానెళ్ళు ఉన్నాయి కానీ అందులో కూడా ఈ దేశ వ్యాప్తంగా ఉన్న మంచి ఛానెల్ అంటే హిందూ హిందూ న్యూస్ పేపర్ అందులో సమానమైన సమకాలీన సమకాలీన సమకాలీన విష విషయాన్ని చాలా లోతుగా చాలా లోతుగా పరిశోధించి మరీ వాళ్ళు వార్తను వ్రాత వార్తలు వ్రాస్తూ ఉంటారు వాటి వల్ల పాఠకులు కూడ తమ తమ ఏ ఏ విధంగా తమ అర్దం చేసుకుంటున్నారు ఏ ఏ వైపు తమ మాటను నిలబెట్టాలి ఏ వైపు వాళ్ళు నిలబడాలి అని కూడా పాఠకులకు ఆలోచింపజేసే విధంగా ఆ న్యూస్ పేపర్లో వ్రాయడం జరుగుతుంది అలాగే ఎంతో రాజ్య సభ టివి అనేది ఇంకొక మీ మీడియా ఛానెల్ అది కూడా ఎంతో అది కేవలం ఒక ప్రభుత్వం యొక్క కేంద్రం ప్రభుత్వం యొక్క విధి విధానాలు ఎలా ఉన్నాయి ఆ పార్లమెంట్లో ఏం జరుగు ఏం జరుతుంది ఎలా జరుగుతుంది అని విషయాల గురించి అక్కడ చెపుతుంది నేను చాలావరకు మన మన భారతదేశం మీడియా చాలా వరకు అది చాలా వరకు అందరినీ సమానంగా చూడదు ఇప్పుడు మనం అమెరికా మీడియా ఛానెల్ చూసుకుంటే అక్కడ వారికి మీడియా అనేది వాళ్ళ ప్రాథమిక హక్కు కానీ మనకు అలా ప్రాథమిక హక్కు లేదు కాబట్టి మన మన భారత మీడియా మీద ప్రభుత్వాలు ఎన్నో సంవత్సరాల నుంచి మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మీడియా మీద ఆంక్షలు పెట్టడం మొద పెడుతుంది మనం ఎమెర్జెన్సీ టైములో చూసుకుంటే అప్పటి అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ గారు ఎంతో ఎన్నో ఎన్నో మీడియా ఛానెల్స్ను ఛానళ్ళను ఎన్నో న్యూస్ పేపర్లను కూడ ఆమె అంక్షలు పెట్టి వాటి నుంచి వాటి నుంచి లాభ తమ రాజకీయ లబ్ది లబ్దిని పొందింది